నేను నైఫ్ కత్ కత్తి ఆర్డర్ చేశాను కానీ ఆ ప్రోడక్ట్ ఏం బాగా రాలేదు అసలు షార్ప్ చూడడానికి చాలా షార్ప్గా ఉన్నాయి కానీ కట్ చేస్తే అవి కట్ అయిత లేవు అసలు షార్ప్ షార్ప్లాగా షార్ప్నెస్ లేదు ఆ నైఫ్కి ఏం బాలేదు ఈ ప్రోడక్ట్ అనేది నాకు అంతగా నచ్చలేదు డబ్బులు అసలు ఇంత కాస్ట్ పెట్టి కొన్నందుకు అసలు మొండి మొండిబారిపోయినట్టు వచ్చాయి కత్తులు నైఫ్స్ అనేవి కట్ చేసేటట్టు షార్ప్నెస్ అసలు లేదు మొత్తానికి షార్ప్ అనేది లేదు ఆ నైఫ్కి నేను చాలా ఆన్లైన్లో చాలా నైఫ్ చాలా బాగా వస్తాయి అనుకున్న కానీ అవి రాలేదు ప్రోడక్ట్ ఏమీ నచ్చలేదు నైఫ్ నైఫ్ అసలు మొత్తం మొండిబారిపోయింది అసలు కట్ చేస్తా అన్నా కూడా కట్ అవ్వట్లేదు అవి షార్ప్ చేద్దామన్న కూడా చేసే చేసేటట్లు లేవు అవి చూడడానికి చాలా షార్ప్గా కనిపించాయని ఆర్డర్ చేశాను కానీ మనీ డబ్బులు వేస్ట్ అయిపోయాయి ఏం బాగారాలేదు చూడడానికి చాలా ఉన్నాయి కానీ అసలు వేస్ట్ అయిపోయింది ప్రోడక్ట్